అవును చెప్పండి ఓకే బట్ మొన్నపిట్ చేసినాం అప్పుడు అంత బాగానే ఉంది మీరు కూడా ఉన్నారు కదండి చెక్ చేసినప్పుడు సో అప్పుడు చెక్ చే ఓకే ఓకే

మేబీ ఆ వైర్ కొంచెం మేబీ ఏమన్నా ప్రాపర్ ఆ వైర్ కొంచెం పాత వైర్ కూడా వాడినాం మధ్యలో మీరు ఇప్పుడు కొంత కొత్త వైర్ ఇవ్వలేదు పాత వైర్ వాడింటిమి కొంచెం ఇవి దానివల్ల లూస్ కనెక్షన్ ఇంతక ముందు ఆయన ఏదో వైర్ అని తెచ్చాడు అది కొంచెం మైబీ మధ్యలో అది లాగాం ఇది కొత్త మళ్ళీ అంత వస్తుంది అంటారు అయితే మరొకసారి మళ్ళీ కొంచెం వైరింగ్ వేద్దాం అంటే చేద్దాం అండి మరొకసారి అది వాళ్ళును అడిగాం ఇంకా ఎక్కడన్నా ఇవ్వాల కనెక్షన్స్ అంటే వాళ్ళు ఏమి చెప్పలేదు జస్ట్ నార్మల్గా ఇంతేనా అంటే ఇంతే ఇంతే అన్నారు మేము వాళ్ళు చెప్పిందే వేసిపోతాం కానీ మాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వద్దు అది ఎవరన్న ఉండి చేయించువాలి అది ఒకటి అది అది చెప్పలేదు

ఈసారి ఒకసారి మీరు ఉండండి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు వాళ్ళకి మేము చెప్పింది వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు చెప్పింది మాకు అర్థం కావట్లేదు అందుకని అట్లా అదే అదే మీద పెడతా కానీ అట్లీస్ట్ వన్ రేపటి లోపు అట్లీస్ట్ ఆ ఫ్రిడ్జ్ అవి కొంచెం వాడకండి కూలర్ అన్నా ఫ్రిడ్జి అన్నా అలాంటివి వాడకండి ఎందుకంటే మళ్ళీ షార్ట్ సర్కట్ మళ్ళీ మొత్తం ష మొత్తం వైరింగ్ వేయ్యాలంటే ఇంకా మళ్ళీ చాలా డబుల్ వర్క్ అవుతుంది నార్మల్గా ఓన్లీ కొంచెం వరక తీసేసి చేయ్యవచ్చు అండి తొందరగా అయిపోద్ధి కానీ ఇప్పుడు రాజు కా అదే కదా మళ్ళీ నాకు అప్పుడు కూడా అంత చెక్ చేసుకుర్రు అంత వచ్చింది అన్నారు ఓకేనా అంత అంటే ఓకే అన్నాడు అన్ని చెక్ చేసుకున్నాను ఆ వాటర్ ఆ మోటర్ కూడా చెక్ చేసుకున్నాను అన్ని చెక్ చేసిర్రు అన్నీ బాగా నే ఉంటాయి అన్నాడు ఫ్యూస్ ఓకే అంటుండు నాకు ఇంకా మీ సరే ఓకే ఓకే ఓకే మాకు మేబీ అది ఒకసారి చూడాలి మెయిన్లో కూడా ఏమన్న ప్రాబ్లమ్ ఎందుకంటే మీకు మెయిన్ సోర్స్ నుంచి వచ్చే కనెక్షన్స్లో కూడా ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి మీ అందుకని చూడాలి ఒకసారి వచ్చి మేబీ మేబీ అది కూడా చూడాలి మేము ఒకసారి వస్తాం కదా మొత్తం మళ్ళీ ఒకసారి రి రీచేక్ చేసుకోవాలి అదే అండి నేను రేపు రేపు రేపే వస్తానులేండి అదే అదే ఎండకాలం కదా వస్తాం రేపే రేపే వస్తాం ఎల్లుండి కూడా వద్దు లేట్ ఎందుకు మళ్ళీ మొత్తం మీకు ప్రాబ్లమ్ ఎందుకు రేపు వస్తాం మేము ఓకే మీరు ఒకసారి లిస్ట్ పెడతాను మీకు ఓకే ఓకే సారీ కొంచం ఓకే ఓకే పంపిస్తాను ఏమి సార్ ఏదో ఇది ఒక్కసారి మిస్టేక్ అయింది అండి ఓకే సారీ చేయండి మరి